మన తెలంగాణలో చాలా అపూర్వమైన షాపింగ్ అనుబ అను అనుభవాలు ఇచ్చే ఏంటి అంటే తెలంగాణలో చాలా ఉన్నాయి షాపింగ్ గురించి ఇప్పుడు ఏం చెప్పాలంటే ఇప్పుడు మదీనా ఉంది మదీనాలో కూడా బట్టల షాప్స్ చాలా ఉంటాయి నేను ఇవన్నీ అనుకున్నప్పుడు మనం మనకి ఏ డ్రెస్ కావాలంటే మనం మదీనా వెళ్ళి కొనచ్చు అనమా మనకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి అక్కడ షాపింగ్ షాపింగ్ షాపింగ్ చేసేది చాలా అపూర్వమైన షాపింగ్వి చాలా ఉంటుంది ఇది మదీనాలో ఇప్పుడు ఈరోజు ఉన్న షాపు కూడా రేపు ఉండవచ్చా లేదా చెప్పలేం కానీ అక్కడ కొత్త షాపులు కూడా చాలా పడతాయి ఈరోజున్న షాపు రేపు ఉంటుంది అని మనకి అక్కడ మనం చూ వెళ్ళి చూసాం అయితే మనమే చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం అందుకే మదీనా వెళితే మనకు అపూర్వమైన చాలా అంటే చాలా షాపింగ్ షాపులు షాపింగ్ షాపులు కనిపిస్తాయి అలానే మదీనా ఒకటే కాకుండా హైదరాబాదులో ఇలానే కొన్ని కొన్ని మాల్సు ఉన్నాయి ఇప్పుడు కొన్ని కొన్ని ఏరియాస్లో మాల్స్ ఉన్నాయి ఆ మాల్స్లో కూడా కొత్త కొత్త అపూర్వమైన షాపింగ్ మాల్స్ కూడా కనిపిస్తాయి అలా కాకుండా మది మ మదీనా కాకుండా షాపింగ్ మాల్స్ కాకుండా ఇక్కడ సబ్జీ మండీ అని కూడా ఉంది సబ్జీ మండిలో కూడా మనం షాపింగ్ మాల్ అపూర్వమైన షాపింగ్ మాల్ కూడా షాపింగ్ మాల్ కూడా చూడవచ్చు మనం అక్కడ కానీ అలాకాకుండా ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే షాపింగ్ మాల్ అపూర్వమైన షాపింగ్ మాల్ కాకుండా అలా కాకుండా ఇంట్లో కూర్చోని షాపింగ్ చేయాలి అనుకుంటే అనుకుంటారు అందుకే అలానే ఇంట్లో కూర్చని షాపింగ్ చేయాలని అకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఆన్లైన్యే ఏదైనా బట్టలు అయినా ఏదైనా ఇంట్లో కూర్చోని కొనుక్కుంటు కొనుక్కుంటుర్రు అలానే ఇప్పుడు మనం ఎక్కడికి అయినా ఇప్పుడు మదీనా వెళ్ళామా ఎక్కడికి అయినా వెళ్ళాము అయితే ఫస్ట్ మనం షాపింగ్లో ఏం చూస్తాము క్లాత్ అయినా చూస్తాము బ్రాండ్ అయినా చూస్తాం లేకపోతే డ్రెస్ అయినా వెస్ట్రెన్ డ్రెస్సా లేకపోతే నార్మల్ డ్రెస్సా అలా చూసి కూడా మనం కొంటాం షాపింగ్ షాపింగ్ అంటే ఇగో మనకి డ్రెస్ కావాలంటే మనం మనం పోయి అక్కడ నుంచి అయితే ఈ డ్రెస్ అయితే తీసుకురాలేం కదా ఫస్ట్ బ్రాండ్ చూస్తాం ఆ టీషర్ట్ బాగుందా లేకపోతే క్లాత్ బాగుందా లేకపోతే కలర్ బాగుందా ఇలా చూస్తాం లేకపోతే

మనసు శాటిస్ఫై అయితే తీసుకుంటాం లేకపోతే తీసుకోలేము అలానే కొన్ని కొన్ని షాపింగ్ మాల్లో కూడా అలా ఉంటుంది కాబట్టి మనం తీసుకుంటాం అపూర్వమైన షాపింగ్ మాల్ అండ్ ఇప్పుడు నేను మదీనా చెప్పినా మదీనాలో కూడా చాలా చాలా అయితే వెస్ట్రెన్ వెస్ట్రెన్ దొరుకుతాయి నార్మల్ దొరుకుతాయి యూనిఫార్మ్ దొరుకుతాయి ప్రతి ఒక్కటి దొరుకుతుంది మదీనాలో లేదని కాదు కానీ అపూర్వమైన అంటే చాలా చాలా మటుకు అయితే అపూర్వమైన అంటే మనకు మదీనాలో కనిపిస్తుంది లేకపోతే సబ్జీ మండిలో కనిపిస్తుంది లేకపోతే కోటి ఇంకొకటి కోటి హైదరాబాదులో ఉంది ఫేమస్ కోటి కోటిలో కూడా చాలా అపూర్వమైన షాపింగ్ షాపింగ్ మాల్స్ అయితే కోటిలో కోటిలో కూడా కనిపిస్తాయి హైదరాబాదులో ఫేమస్ ఉన్నది మూడే మూడు మదీనా ఒకటి కోటీ ఒకటి సబ్జీ మండి ఒకటి కోటిలో మనం ఏ డ్రెస్ కొన్న ఏ శారీ కొన్నా ఏదైనా కొంటే కూడా చాలా బాగుంటుంది చాలా నచ్చుతుంది అందరికి మనం కొన్న షాపులో కొన్న అది కొంటే మనం మనం ముంగట వాళ్ళు కూడా కంపల్సరీ అడుగుతారు మనం ఎక్కడ కొన్నాం అని అందుకే అపూర్వమైన అంటే కూడా మన కోటిలో కూడా చాలా దగ్గర దొరకవచ్చు ఈ గల్లీ కాకుండా ఆ గల్లీ ఆ గల్లీ కాకుండా ఈ గల్లీ మళ్ళీ అది కాకుండా బేగం బజార్ అని కూడా ఉంది బేగం బజార్ తెలంగాణలో బేగం బజార్ అని కూడా ఉంది అక్కడ కూడా ఈ షాపింగ్ షాపింగ్ అంటే మనకు బట్టల షాపింగ్ గురించి అంటే బేగం బజార్ ఉంది కోటి ఉంది మదీనా ఉంది సబ్జీ మండీ ఉంది ఇవి నాలుగు వదిలేసి ఇంకా కొన్ని కొన్ని దగ్గర ఉన్నాయి కానీ ఇవి మాత్రం చాలా ఫేమస్గా ఉన్నాయి మనకు షాపింగ్ బట్టల షాపింగ్ కోసం అయితే అందుకే మనం ఎక్కడికైనా వెళితే ఫస్ట్ షాపింగ్ కొత్త కొత్త షాపింగ్ అపూర్వమైన షాపింగ్ గురించి చూసాం చూస్తాం కాబట్టి ఇవి నాలుగు ఫేమస్ ఉన్నాయి అందుకే మనం ఫస్టు కానీ చాలా మంది ఇప్పుడు ఏం చేస్తుర్రు అపూర్వమైన షాపింగ్ మాల్కి కాకుండా ఇంట్లోనే కూర్చోని ఆన్లైన్లో ఫ్లిప్ కార్డైనా మీషో అయినా మింత్రా అయినా కొంటుర్రు అలా కాకుండా మనం అపూర్వమైన అక్కడ వెళ్ళామనుకోండి మనం ఇది ఏంటి ఆన్లైన్లో మనకి క్లాత్ ఎలా ఉంది అవన్నీ ఏం ఖాళీ డిజైన్ మాత్రం ఒక్కటే నచ్చుతుంది కానీ క్లాత్ ఎలా ఉంది అది ఎలా ఎలా ఉంది ఏం లేదు అది మనకి సైజు అది అది మనకు చెప్తారు ఆన్లైన్లో కానీ మనం గెస్ ఒక్కటే చేస్తాం కానీ కంఫోర్టబుల్గా అయితే మనము ఉండలేము కానీ అదే మనం వెళ్ళి అపూర్వమైన షాపింగ్ మాల్లో వెళ్ళామనుకోండి మనస్ఫూర్తిగా మనం కలర్ నచ్చి తీసుకోవచ్చు దాంట్లో ఎన్ని ఆప్షన్లు ఉన్నాయో అవన్నీ తీసుకోవచ్చు వాళ్ళు కంఫర్టబుల్ ఉందా లేదా చూసుకోవచ్చు బ్రాండ్ చూసుకోవచ్చు ఇలా బెనిఫిట్ అయితే మనకు అపూర్వమైన షాపింగ్ మాల్ లో దొరుకుతుంది కాబట్టి మనం అపూర్వ అపూర్వమైన షాపింగ్ మాల్స్ చాలా ఉంటాయి కదా అందుకే మనం ఆన్లైన్ కాకుండా అపూర్వమైన షాపింగ్ మాల్లో మనం వెళ్ళామనుకోండి మనకే అది బెనిఫిట్ కాబట్టి అక్కడ వెళితే కూడా మనకి ఎన్ని రకాల డ్రెస్సులు ఉన్నాయి ఎన్ని విధంగా డ్రెస్సులు వెస్ట్రెన్ ఉందా నార్మల్ ఉందా మనం దేంట్లో కంఫోర్ట్ ఉందా కంఫర్ట్ ఉందా దాన్ అది కొనవచ్చు మనకు ఉంటుంది ఇప్పుడు మనకు ఒకటి నచ్చుతుంది వేరే వాళ్ళకి ఒకటి నచ్చుతుంది అయితే మన మన మనది సజెషన్ కాకుండా మన పక్కన వాళ్ళు ఇద్దరు ముగ్గురు సజెషన్ తీసుకున్నాను అది మనకు సెట్ అవుతుంది మనం మనం కన్ఫ్యూజన్ ఉంటే దానిపైన కూడా అపూర్వమైన షాపింగ్ మాల్ లో తెలిసిపోతుంది